ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గ్రామాల్లో ప్రజలు వారి పిల్లలకి పోలియో రాకుండా చూసుకోవడానికి వారికీ పిల్లలకి వ్యాక్సిన్ వేయించడం గట్ర జరుగుతుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆదివారం ఆదివారం పోలియో వ్యాక్సిన్ వేయడానికి గవర్నమెంట్ వ్యాక్సిన్ను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అయితే దాన్ని ప్రతి ఒకరు అంటే చిన్న పిల్లలు కలవారు అందరు కలిసి పోలియో డ్రాప్స్ని పిల్లలకి వేయిస్తారు దాని వల్ల వ్యాధి రాకుండా ఉండడాన్ని చాలా మటుకు నివారిస్తారు అంతే కాకుండా వారికీ మంచి నీళ్ళను ఇవ్వడం శుభ్రమైన ప్రదేశాలలో ఉంచడం గట్ర చేస్తుంటారు పోలియో అనేది పరిశుభ్రమైన నీరు తాగకపోవడం కూడా వల్ల కూడా రావచ్చు కాబట్టి వారికీ ఎప్పుడు మంచి నీళ్ళు శుభ్రంగా ఉన్న నీళ్ళు చిన్న పిల్లలకి అందిస్తూ ఉంటారు అంతే కాకుండా పిల్లలకి మంచి శుభ్రంగా ఉండడమని తెలియజేస్తుంటారు పిల్లలు వ్యాధి వ్యాపించడానికి ఏవైమైనా పరిస్థితులు ఉంటే వాటి నుంచి దూరం పెట్టి అలాంటి పరిస్థితులు వారికీ కలుగకుండా వారిని కాపాడుకుంటారు ఇది పోలియో అంటే ఒక అవిటితనంలాగా తయారు అవుతుంది అయితే ఇది పక్షవాతం మరియు మరణానికి కూడా దారి తీస్తుంది పోలియో వ్యాక్సిన్ పోలియో వ్యాధిని నివారించడానికి ఉత్తమ మార్గం దానిని ప్రతి ఒక్కరు వారి పిల్లలకి వేయాలని గవర్నమెంట్ అనేక ప అనేక సార్లు అందరికి చెప్తుంది అయితే దాన్ని అందరు పాటించక కొంతమంది వారి పిల్లలకి అవి తెచ్చుకొని బాధపడిన వారు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మా గ్రామాల్లో అయితే అందరు ఎక్కువ మంది వేయించుకుంటారు అదే విధంగా రాష్ట్రం అంతా చేయాలని కోరుకుంటున్నాను